రవాణా శాఖవారికి నమస్కారం నేను ఉంటున్న ఊరు నుంచి పక్కన ఉన్న చిలకలపూడి అనే ఊరికి నా వాహనం మీద ప్రయాణం చేస్తున్నాను నేను వెళ్తూ ఉండగా దారిలో నా బండి యొక్క బ్రేకు వైర్ తెగిపోయింది అందుకని నా వాహనం పరిస్థితి బాగాలేదు అని రవాణా శాఖవారికి ఫిర్యాదు చేస్కుంటున్నాను